మేము క్రొత్త అపార్ట్మెంట్కి మారాము మా ఫ్లాట్ అడ్రస్ లావణ్య అనే పేరుపై ఉంది మా ఫ్లాట్ నెంబర్ ఒకటి డాష్ ఐదు నాలుగు బార్ రెండు కరీంనగర్ భగత్నగర్ చిరునామా ఈమెయిల్ లావణ్య ఎలవేణి ఏట్ ది రేట్ జిమెయిల్ డాట్ కాం నా ఫోన్ నెంబర్ తొమ్మిది సున్నా ఒకటి నాలుగు నాలుగు ఏడు ఒకటి ఐదు తొమ్మిది ఈ వివరాలను వెబ్సైట్లో చేయవా నేను కొంచెం బిజీగా ఉన్నాను